కూరగాయల మొక్కలు పువ్వులు మొక్కలను బ్రతికించుకోవటం కొంచెం కష్టం అండి ఎందుకంటే కొంచెం ఏమిటండి ఎక్కువ కష్టమే ఎందుకంటే పూత మీదున్నప్పుడు చీడ పట్టడం పిండి మీదున్నప్పుడు చీడ పట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఒక పక్కన తీగలని ఎలుకలు కొరికేయటం కూడా జరుగుతుంది ఇలా మనకి పంట చేతికొచ్చే టైంకి కూడా చీడపీడల వల్ల కూడా మనకి పంట చేతికి రాదండి పువ్వుల మొక్కలు కూడా అంతేనండి చాలా కష్టం వాటిని కూడా ఇంకా వేసవికాలంలో అంటారా షేడ్ నెట్టులు కట్టుకొని వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అండి శీతాకాలంలోను మంచు డైరెక్ట్ మీద పడకుండా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మంచు మొక్కల మీద డైరెక్ట్ పడిపోవటం వల్ల చీడపీడలు ఎక్కువగా ఆశించి మనకి పంట చేతికి రాదండి అందుకనే మొక్కని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అండి ఎండ ఎక్కువ తగలనివ్వకూడదు అలా అని చలి మంచు ఎక్కువ పడనీయకూడదండి ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి వాటిని ఎప్పటికప్పుడు వాటిని ఎండిన ఆకులు తీసుకుంటూ మనం కొద్ది కొద్దిగా ఎరువులేసుకుంటూ మంచిగా పంటలు పండించుకుంటే చాలా బాగా పండుతాయండి